ఆడవారు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు సామాజిక ఆర్థిక కుటుంబ రాజకీయ విద్య మరియు ఆరోగ్య రంగాల్లో వివిధ సవాళ్ళను ఎదుర్కొంటున్నారు లింగ వివక్ష విద్య ఉపాధి వారసత్వ హక్కులలో పురుషులతో సమాన అవకాశాలు లేకపోవడం అపహాస్యం మరియు వేదింపులు మహిళలకు అనేక సందర్భాల్లో కుటుంబాల్లోనే కాకుండా కార్యాలయాల్లో బహిరంగ ప్రదేశాల్లో వేదింపులనేటివి ఎదుర్కొంటూ ఉంటున్నారు పెద్దల పెళ్ళిళ్ళు పెద్దలు నిశ్చయించినటువంటి పెళ్ళిళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చిన్న వయసు ఉండగానే యుక్త వయసుకు రాకుండా ఉండగానే వివాహాలు అనేటివి జరిపిస్తుంటున్నారు అలాగే ఆర్థిక ఉపాధి సవాళ్ళను కూడా స్త్రీలు ఎదుర్కొంటూ ఉన్నారు జీవితంలో అనేక అసమానతలను కూడా స్త్రీలు ఎదుర్కొంటూ ఉన్నారు పురుషులకు అంటే కూడా తక్కువ జీతాన్ని అదే పని చేసినప్పటికీ తక్కువ జీతాన్ని తీసుకుంటూ ఉన్నారు స్వతంత్ర ఆర్థిక స్థితి లేకపోవడం చాలామంది మహిళలు ఇంకా ఆర్థికంగా స్వతంత్రులు కావడం లేదు వ్యాపార అవకాశాలు తక్కువ మహిళలు వ్యాపారాలకు సముచితంగా పెట్టుబడి వనరులు అందకపోవడం ఇంకను కుటుంబం వ్యక్తిగత సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు ఇంటి పని ఒత్తిడి ఉద్యోగం చేసుకునేటువంటి మహిళలకు ఇంకా ఇంటి నుండి పనుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఇంకా దాంపత్యహింస భర్త లేదా కుటుంబ సభ్యుల నుంచి మానసిక శారీరక వేధింపులు ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితులు సంతాన పరిరక్షణ బాధ్యత పిల్లల సంరక్షణలో తల్లులు ఎక్కువగా బాధ్యతగా ఉండడం సమతుల్యమైన శైలిని సాధించలేకపోవడం కూడా స్త్రీలు ఎదుర్కొంటూ ఉంటున్నారు